జనాదారణ పొందిన వంటకాలు రుచులలో ఒకటిగా పేరుగాంచిన బిర్యానీ ఎంతా రుచిగా ఉండ ఉంటుందో అంటే దీటుగా మన తెలుగు రాష్టలలోఆంధ్ర భోజనం కానీ ఆంధ్ర మిల్స్ కానీ అంతే ఆదరణ పొందింది అంతే రుచులతో కూడా మనకు అందిస్తున్నారు దాంట్లో రకరకాల ఒక పప్పు కానీ ఒక చట్నీ కానీ ఒక కూర కానీ ఒక రసం కానీ ఒక పాపడ కానీ ఇవి అన్నీ ఒక చివరగా మజ్జిగ కానీ ఇవన్నీ కలుపుతు ఉంటే ఒక బిర్యానీ రుచి ఎంతగా ఉంటుందో అంతే మన తెలుగు రాష్ట్రాలలో ఉండే వంటకాలు కూడా అంత రుచిగా ఉన్నాయా అనిపిస్తుంది